మా ప్రాంతంలో అనేక రకాల ఆటలు ఆడతారు

కబడ్డీ ఖోఖో వివిధ ఆటల్లో విద్యార్థులు చాలా బాగా ఆడతారు బాలులకి ఎక్కువ ఇష్టమైనది మాత్రం క్రికెట్ అబ్బాయిలకి ఎక్కువ క్రికెట్ అమ్మాయిలకి ఖోఖో అంటే చాలా బాగా ఇష్టం విద్యార్థులకి ఎక్కువ ఆటలు అందించాలి స్కూలు నుంచి గవర్నమెంట్ నుంచి చాలా

ప్రొవైడ్ చేయ చేయడం జరిగింది వాళ్ళు వాటిని వినియోగించుకుంటున్నారు గేమ్స్ ఆడి